ఎవరు చెప్పండి మీకు దేని గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారు ఇప్పుడు సర్వీసెస్ అంటే కొన్ని మొబైల్ బ్యాంకింగ్ గానీ కొన్ని ఆన్లైన్ బ్యాంకింగ్ గానీ అలా ఉంటాయి ఇప్పుడు నేను మీకు మొబైల్ బ్యాంకింగ్ గురించి చెప్పనా ఇప్పుడు మొబైల్ బ్యాంకింగ్ అంటే ఇంతకుముందుకు అయితే మనకు పాస్బుక్స్ గానీ అలా బ్యాంక్లోకెళ్ళి మనం డబ్బులు అలా విత్డ్రా చేస్తేనే డబ్బులు వచ్చేవి కానీ ఇప్పుడు అలా కాదు ఎప్పుడు అయితే మోర్ బ్యాంకింగ్ వచ్చిందో మొబైల్ బ్యాంకింగ్ నుంచి ఒక వ్యక్తి కి మరో వ్యక్తి అదే ఆన్లైన్లోనే మీరు డబ్బులు ట్రాన్స్ఫర్ చెయ్యచ్చు ఎలాంటి బ్యాంకుతో సంబంధం లేకుండా ఇంటి దగ్గరే కూర్చుని కూడా మీరు వాళ్ళకి డబ్బులు పంపించడం జరుగుతుంది అదేది మొబైల్ బ్యాంకింగ్లో ఆన్లైన్ బ్యాంకింగ్లో అంటే అది కూడా ఇదేవిధంగా ఎలా అయితే డబ్బులు ఉంటాయో ట్రాన్స్ఫర్ చేయడం అర్థమైందా అట్లా ఏం ఉండదండి దానికి కూడా మేము సెక్యూరిటీ వాడుతాము అలా ఏం ఉండదు ఇప్పుడు ఎటిఎమ్ అంటే మీరు ఏ బ్యాంక్ ఎటిఎమ్ కార్డు అయినా సరే గానీ మీ దగ్గర కాగితాలలో మీ దగ్గర ప్రాంతంలో ఉన్న ఏ ఎటిఎమ్ కార్డులోనయినా మీరు డబ్బులు విత్డ్రా చేసుకోవడం జరుగుతుంది దానికి ముందు మీరు ఎటిఎమ్ కార్డుకు ఆ పిన్ అనేది కే బ్యాంకున పిన్ కొత్త చేసుకున్న తర్వాత మీరు మీ బ్యాంకులో ఎంత అయితే డబ్బు ఉంటుందో అంతా డబ్బు మీరు ఎటిఎమ్ కార్డు ద్వారా తీసుకువచ్చండి అవును అండి వాళ్ళు తీసుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే బ్యాంకుకు ఒక ఇట్లా ఎటిఎమ్ కార్డు అనేది బ్లాక్ చేయాలని చెప్తే వాళ్ళు బ్లాక్ చేస్తారు అండి ఆ ఎటిఎమ్ కార్డు ఇక పనికిరకుండా అయిపోతుంది దాని విషయంలో ఎలాంటి టెన్షన్ గానీ ఎలాంటి ఇబ్బందులు గానీ ఉండవు మీ దగ్గరలో ఉన్న బ్యాంకెళ్ళి మీరు చేస్తే అది అయిపోతుంది ఓకే ఓకే అండి ఇక సెలవు నేను ఉంటాను ఓకే ఓకే